తొమ్మిది వందల ఇరవై నలభై వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఎనభై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల ఐదు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల ముప్పై నాలుగు